చాలాసార్లు ప్రయత్నించాము ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏం చేయాలో అర్థం కాక మీకు కాల్ చేసాము మేము మాకు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి మమ్మల్ని తీసుకు వెళ్ళిపొమ్మని చెప్పాను నేను మా ఫ్యామిలీ అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని చెప్పి ట్యాక్సీ డ్రైవర్ ఇంతకుముందు వచ్చిన అతను కదా కొంచెం బాగా ఉంటాడు మాతో క్లోజ్గా ఉంటాడు అని చెప్పి నేను ఓకే మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి నేను చెప్పానండి అయినా ఆయన ఇంతవరకు రాలేదండి ఉదయం వచ్చిఉంటే బాగుండేది కదా ఈ పాటికి మారేడుమిల్లిలో ఉండేవాళ్ళం కదా ఆయన ఇంతవరకు రాలేదు ఏజెన్సీ వాళ్ళు మీరన్నా చెప్తారని మీకు ఆల్రెడీ ఇప్పుడు మూడు సార్లు కాల్ చేస్తే ఫోర్త్ టైం మీరు లిఫ్ట్ చేసారు మీరు మీరు కూడా తన తనలాగా చేస్తే ఎలా అండి వేరే డ్రైవర్ను అన్నా పంపించండి నాకు కొంచెం అర్జెంట్గా మేము అందరం వెళ్ళాలి అండి ఇది కుటుంబం అందరం వెళ్ళాలనుకున్న ట్రిప్ కదా ఎవర్నో ఒకరిని పంపించండి కొంచెం మంచి డ్రైవర్ని చూసి ఎప్పడికల్లా పంపిస్తారు నాకు ఒక హాఫ్ ఎన్ అవర్లో పంపించండి డ్రైవర్ కావాలి నాకు అర్జెంటు అరే కార్ మా దగ్గర ఉందండి డ్రైవర్ ఒక్కరు కావాలి మా ఓన్ కారు ఉంది డ్రైవర్ ఒకరిని పంపించండి చాలు డ్రైవర్కి రోజుకు ఒక హండ్రెడ్ ఇస్తాము ఒక పూట భోజనం పెడతామని చెప్పండి ఒకవేళ పాత డ్రైవర్ కనుక కాల్ లిఫ్ట్ చేస్తే ఆయనను పంపించండి పర్వాలేదు ఒక హాఫ్ ఎన్ అవర్లో ఆయన లిఫ్ట్ చేస్తే ఓకే లేదు అంటే కొత్త డ్రైవర్ను పంపించండి చెప్పండి ఇలాగని ఓకే థ్యాంక్ యూ